భారతీయ ఉద్యోగ మార్కెట్ చాలా డౌన్ అయిపోయింది ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి పదిమందికి మూడు నాలుగు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఉద్యోగం కోసం చాలామంది రోడ్డున పడుతున్నారు ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ లాస్ అయిపోవడం వల్ల బిజినెస్లనేవి తీసేయడం వల్ల ఉద్యోగాలు మనకు ఎక్కువగా దొరకట్లేదు ఎందుకు అనంటే కొన్ని ప్రజలే ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సొంతగా వాళ్ళకు వాళ్ళే ఓన్ బిజినెస్ పెట్టుకుంటున్నారు కానీ ఇలా ఉద్యోగానికొచ్చి చేయడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు ఉన్నవాళ్ళు కూడా తీసేసి అమ్ముకుని భూములు కొనుక్కోవడం వల్ల భూములు కొనుక్కుని అందులోనే వాళ్ళు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు అనేవి దొరకక చాలా మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు ఈ సవాళ్ళు అన్నిటినీ కూడా ఎక్కువగా ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టు నడుచుకొని మంచిగా తన ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటూ చక్కగా ఉండాలని నేను అనుకుంటున్నాను